నాకు డాక్యుమెంటరీ అలాగే ఫిక్షన్లు కాకుండా నాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు అలాగే బయోపిక్లు అంటే బయోపిక్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం వాటిని ఎక్కువగా ఆసక్తితో నేను చూస్తూ ఉంటాను నాకు ఇష్టమైన కొన్ని సినిమాలు ఏంటంటే దంగల్ మూవీ అంటే నాకు బాగా ఇష్టం అలాగే షెర్లాక్ హోమ్సు సినిమా ఇన్వెస్టిగేషన్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఇంగ్లీష్ సినిమా అలాగే నాకు కొన్ని దేశభక్తికి సంబంధించిన కొన్ని సినిమాలు బయోపిక్లు అంటే నాకు చాలా ఇష్టం వాటిని ఎమ్ఎస్ ధోని సినిమా కూడా అంటే కొంచెం నాకు ఎక్కువగా బాగా ఇష్టం అ దాన్ని దర్శకులు దాన్ని తీసిన దర్శకులు దాన్ని కళ్ళు కట్టినట్టు చూపించారు అలాగే దంగల్ సినిమాకి వస్తే దంగల్ సినిమా అది అమీర్ ఖాన్ నటించాడు అమీర్ ఖాను ఒక ఫోగాట్ ఫ్యామిలీ వాళ్ళు కూతుళ్ళు ఇద్దరినీ రెజ్లింగ్లోని ఒక మెడల్ సాధించాలని సినిమా ఇది ఎలా సాధించింది తన తండ్రి కోరికను ఎలా తీర్చింది అనేది సినిమా గురించి కామన్వెల్త్ గేమ్స్లోని తను బంగారు పతకం సాధించింది ఆ పథకం ఎలా వచ్చింది ఎలా కష్టపడ్డది ఎలాగా తను ఎన్ఎస్ఏ అకాడమీలో తన శిక్షణ కోచ్ ద్వారా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎలాంటి అనుభవాలు తన ఫేస్ చేసింది తరువాత తన తండ్రితో గొడవ పడింది గొడవపడ్డ తరువాత మళ్ళీ తనని క్ష తండ్రిని క్షమాపణ అడిగిన తరువాత తండ్రి ఎలాగ తనని ఎంకరేజ్ చేసాడో చివరికి తను ఎలా మెడల్ సాధించింది అనేది ఎంతో బాగా కన్ కంటికి కట్టినట్టు దర్శకుడు బాగా చూపించాడు అలాగే అది కాకుండా ఎమ్ఎస్ ధోనీ సినిమా తన బయోగ్రఫీ తను ఎలాగా చిన్నప్పటి నుంచి ఇండియన్ క్యాప్టెన్ ఎలా అయ్యాడో ఎలాంటి ఎలాగా రైల్వే స్టేషన్ టీసి జాబ్ చేసాడు ఎలాగా చిన్నప్పటి నుంచి ఎవరి ద్వారా తనకి ఆసక్తి వచ్చింది తను కోచ్ గురించి చిన్నతనం నుంచి వరల్డ్ కప్లో ఎలాంటి టూ థౌజండ్ ఎలవన్ వరల్డ్ కప్లో ఎలాంటి సిచువేషన్స్ వచ్చాయి ఎలాగా తన కప్పు తెచ్చాడు అని ఎంతో బాగా దర్శకుడు బాగా చూపించాడు ఎంతో బాగా సినిమా బాగా నచ్చింది నాకు చాలా బాగా తీసారు తన స్టోరీ ఎంత స్ట్రగుల్ అయి లైఫ్లో అంత సక్సెస్కి ఎంతో ఇన్స్పిరేషన్గా యూత్కి అనిపించింది అలాగే ఈ మధ్యన రీసెంట్గా వచ్చిన ట్వల్త్ పాస్ సినిమా కూడా ఒక మారుమూల బందిపోట్ల గ్రామం నుంచి తనూ ఎలాగో మనోజ్ కుమార్ ఎలా వచ్చాడో ఎలా ఐ ఐపీఎస్ అయ్యాడు ఎలాగా తన ఐదు అటెంట్లలో నుంచి చివరి అటెంప్ట్లో ఎలాగ ఐపిఎస్ అయ్యాడు ఎలాగ అయితే తను కష్టపడ్డాడో రాత్రి రాత్రేమో తన కుటుంబాన్ని కోసం డబ్బులు కోసం కష్టపడి పొద్దున మట్లు కష్టపడి రాత్రి మొదలు ఎంతో కష్టపడి మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళిన తరువాత తన స్టోరీ మొత్తాన్ని ఎంతో బాగా దర్శకుడు చాలా వివరించాడు చా ద్ ఇలాంటి సినిమా వల్ల అనేక మంది యూత్ బాగా ఇన్స్పైర్ అయి ఎలాగా కష్టపడటం అనేది ఎంత కష్టపడితే ఉద్యోగం వస్తుంది ఎలా కష్టపడాలి కుటుంబం గురించి ఎంత బాధ్యత తీసుకొని ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపించాడు ఇలాంటి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అదే కాకుండా ఇన్వెస్టిగేషనూ సినిమాలు రోమియో అక్బర్ అక్బర్ వాల్టర్ అనే ఇన్వెస్టిగేషన్ సినిమా కూడా అంటే అతను దాంట్లో సినిమాలో ఏంటంటే పాకిస్తాన్లోకి వెళ్ళి ఒక స్పైగా రహస్యాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు ఈ సినిమాలు అంటే కూడా నాకు ఎక్కువగా చూడటానికి నేను ఆసక్తి చూపిస్తూ ఉంటాను